గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి కొన్ని రోజుల నుంచి డాక్టర్ నాకు ఆరోగ్యం బాగోలేదు చాలా నీరసంగా ఉంటుంది ఏమైనా చెప్పగలుగుతారా అవునుండి తప్పకుండా డాక్టరు

ఉన్నాయండి నాకు హెడేకు హెడ్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది బాడీ పెయిన్స్ పెయిన్స్ కూడా చాలా చాలా ఎక్కువ రోజు రోజుకి ఎక్కువ పెరుగుతుంది అనమాట ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి కంటిన్యూస్గా ఇవే ఉన్నాయి

తప్పకుండా డాక్టరు

జ్వరము వస్తుంది పోతుందనమాట ఇప్పుడు పొద్దున్న చూస్తే గనుక ఉండుటలేదు మళ్ళా ఈవెనింగ్ మళ్ళా జ్వరం వచ్చేలాగా అనిపిస్తుంది

ఓకే డాక్టర్ తప్పకుండా మీరు చెప్పినట్టు ఫాలో అవుతాను త్యాంక్ యూ డాక్టర్